నేను ఆరోగ్యంగా ఉండడానికి చేసే కొన్ని పనులు క్రమం తప్పకుండా ప్రతిరోజు యోగా లాంటివి చేస్తాను అలాగే పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా తింటాను తగినంత నీరు త్రాగడం అలాగే రాత్రిపూట ఏడు నుంచి ఎనిమిది గంటలు దాకా నిద్రపోతాను చేతులు శుభ్రంగా కడుక్కుంటాను పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అలాంటివి చేస్తాను ధ్యానం చెయ్యడం ఇలాంటివి చేస్తాను ఆరోగ్యంగా ఉండటానికి నేను వాడే కొన్ని పద్ధతులు